పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ ఏజెన్సీల గురించి చెత్తగా ధ్వనించే వ్యాఖ్యాసం స్నార్క్ లాగ ఉంది మరియు చాలా ఖచ్చితమైనది ప్రభుత్వానికి పర్యావరణాల లైసెన్సీంగ్ ఏజెన్సీలు ఉన్నాయి ఇవి చెడు ఫలితాలకు బాధ్యతలు బాధ్యలు నుండి బాధ్యతలు వరకు తీసివేసి ప్రభుత్వంపై ఉంచుతాయి యాసిడ్ వర్షాన్ని తగ్గించడం అనేది దీర్ఘకాలిక విపత్తుకు ఒక రెస్పి గా మారింది గంగానది వ్యవస్థలో ప్లాస్టిక్ కాలుష్యానికి ఫిషింగ్ గేర్ ఒక ముఖ్యమైన మూలం ఫిషింగ్ గేర్ పారవేయడం యొక్క ప్రవర్తన డ్రైవర్లపై అంతర్ అంతర్గుతులను అందించింది వేస్ట్ గేర్ పరిరక్షణ ఆందోళన యొక్క జలజాతులను ప్రమాదాన్ని కలిగిస్తుంది గేర్ ఇంఫుట్ ను తగ్గించడానికి లక్ష్యంగా మరియు ఆచరణాత్మక పరిస్కారాల అవసరం ప్రధాన నదులలో చేపలు పెంపకం నుండి ప్లాస్టిక్ కాలుష్యాని పరిశీలించాలి